సార్ నమస్తే సార్ ఆదిత్య కాలేజేనండి మ్యాడమ్ మ్యాడమ్ నేను ఇలా నా పేరు తులసి మ్యాడమ్ నేను మీ కాలేజ్లోని జాయిన్ అవ్వాలి అనుకుంటున్నాను మ్యాడమ్ ఇంజినీరింగ్లోని కం కంప్యూటర్ సీట్స్ ఏవైనా ఎవైలబులిటీ ఉన్నాయా మ్యాడమ్ ర్యాంక్ చాలా ఎక్కువ వచ్చింది మ్యాడమ్ అందుకనేసే ఏవైనా ప్రైవేట్గా ఏవైనా ఏవైనా స్పాన్సర్ చేస్తారేమో అని ఫోన్ చేసాను మ్యాడమ్ ఫ్రీ సీటైతే రాదు మ్యాడమ్ చాలా ఎక్కువ వచ్చేసింది ర్యాంకు అందుకనేసే సీట్స్ ఏవన్నా అవైలబులిటీ ఉన్నాయేమో అని కాల్ చేసాను మ్యాడమ్ ఎపుడు రమ్మంటారు మ్యాడమ్ అలాగే మ్యాడమ్ మాకు ఈ నెంబర్కి మీరు నాకు ఏ మెసేజ్ ఉన్నా కొంచెం ఈ నెంబర్కి ఫార్వార్డ్ చెయ్యండి మ్యాడమ్ నేను ఎవైలబులిటీలో ఉంటాను మ్యాడమ్ కొంచెం చూడండి మ్యాడమ్ ఏ మాత్రం సీట్ ఉన్నా కొంచెం మాకు అడ్జస్ట్ చెయ్యండి మ్యాడమ్ మేం ఇక్కడ లోకలే మ్యాడమ్ లోకల్ కాకినాడ కాకినాడ నుంచే వస్తాం మ్యాడమ్ లోకలే మేము కాబట్టి కొంచెం చూడండి మ్యాడమ్ ఓకే మ్యాడమ్ త్యాంక్ యూ మ్యాడమ్ అలాగే మ్యాడమ్ అయితే ఇంకా కా అడ్మిషన్స్ అవుతున్నాయా మ్యాడమ్ ఇప్పుడు కాలేజ్లో ఇంకా లేదా మ్యాడమ్ సరే మ్యాడమ్ సరే అంటే అది కౌన్సిలింగ్ అది అవుతుంది కదా మ్యాడమ్ కౌన్సిలింగ్ అవుతుంది అంటే నా ర్యాంక్కి అసల అందుబాటులోని లేవు మ్యాడమ్ అస్సల అందుకనేసే ఏవైనా అవైలబులిటీ ఉంటే కొంచెం అడ్మిషన్స్ స్టార్ట్ అయ్యాక చూడండి మ్యాడమ్ కొంచెం కంప్యూటర్ సైన్స్లోనైతే బాగుంటుందని మ్యాడమ్ ఓకే మ్యాడమ్ త్యాంక్ యూ మ్యాడమ్ త్యాంక్ యూ